చెప్పు అమ్మా ఏం కావాలి ఇప్పుడు వచ్చావు ఏంటి క్లాసు జరగడం లేదా ఎందుకు వచ్చావో త్వరగా చెప్పు అవునా ఏం అంత అసమర్ధతతో ఉన్నావా ఎక్కడ పోయింది పాఠశాలలోనా లేదా బయట ఎక్కడ అయినానా సరే అయితే కొత్త ఐడి కార్డు కావాలా నీకు కొత్త ఐడి కార్డు కోసం నీవు చేయవలసినది ఏమిటి అంటే రేపు మన కార్యాలయమువ కార్యాలయమునకు వెళ్ళి అక్కడి అటెండర్ని అడిగితే ఒక పత్రం ఇస్తాడు ఆ పత్రం పూర్తి చేసి రెండు ఫోటోలు ఒక నూటయాభై రూపాయలు అక్కడ ఉన్న అటెండర్కి ఇచ్చి వెళ్ళు సరేనా ఇంకొక సారి ఇలా జరిగితే మీ తల్లిదండ్రులకు ఇస్తాను చెప్తాను అలాగె అలాగే జరిమానాను విధిస్తాను ఈ భయం ఈ భయం ఇప్పుడు కాదు ఐడి కార్డును పోగొట్టుకునే ముందు ఉండాలి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంచుకో సరే వెళ్ళు అవును ఇప్పుడు మీకు ఏ క్లాస్ జరుగుతుంది వెళ్ళి మీ హిందీ మేడంని నేను పిలిచాను అని చెప్పు